చెప్పండి అవునండి మీరు అంటే ఏమైనట్టు ఏమి ప్రాబ్లమ్ అన్నట్టు నా అవునా ఇంకేం ఇంకా ఏమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఫీవర్ కానీ పెయిన్ ఒకటేనా

అంటే మీరు ఏమైన వర్క్ అంటే మీది సాఫ్ట్వేరా లేకపోతే నార్మలేనా అవునా ఎన్ని డేస్ నుంచి వస్తు అవునా అంటే చెస్ట్లోనా అదే కానీ ఇప్పుడు నీకు చెస్ట్లో వస్తుందా ఎన్ని డేస్ నుంచి ఒక త్రీ డేస్ నుంచి అంటున్నావా

ఫీవర్ చాలా సివియర్గా ఉందా లేకపోతే నార్మల్గానా

అయితే ఒకసారి అయితే మీరు ఒకసారి అయితే మా హాస్పిటల్కి అయితే రావాల్సి వస్తుంది అంటే ఒకసారి మళ్ళా నేను బాడీ చెకప్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఎవరు లేరా ఎవరన్న హెల్ప్ తీసుకుని రావచ్చు కదా అదే సార్ ఒకసారి నేను చెక్ చేయాలిగా అంటే మీ బీపీ కానీ ఇట్లా నార్మల్ చూడాలి కదా మళ్ళా ఏం చెక్ చేయందే నేను నేను ఎట్లా ట్యాబ్లెట్స్ రాయగలను ఇది మాది ఇక్కడ ఇది ఉప్పల్ సైడ్ ఉంటుంది ఉప్పల్లో ఉంటుంది మీరు వస్తే నేను చూసి మీ అంటే బాడీ చెకప్ చేసి ఏమి ప్రాబ్లమో తెలుసుకుని దాన్నిబట్టి మీకు మెడిసన్ రాస్తాను అవునా ఇప్పుడు నార్మల్గా అయితే మీరు ఫీవర్కి తెచ్చుకోండి ఇప్పుడు ఫీవర్ది అంటే ఫీవర్ తగ్గినాక ఆ చెస్ట్ పెయిన్ కోసం నా దగ్గరికి రండి ఫస్ట్ నార్మల్గా ఫివర్ ఫివర్ టాబ్లెట్ వేసుకోండి అంటే మెడికల్ షాప్కు వెళ్ళి అద్ అది వేసుకున్నంక ఒక కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు మీరు ఒకసారి నా దగ్గరకి వచ్చి కలవండి సరే థ్యాంక్ యూ